శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది ముఖ్యంగా గుండె సమస్యలు శారీరక శ్రమ లేకపోవడం గుండె జబ్బులు రక్తపోటు మరియు మధుమేహం వంటి సమస్యలు పెరిగే అవకాశాన్ని కలిగిస్తుంది ఇంకా బరువు పెరగడం కూర్చుని పనిచేస్తే లేదా శారీరక శ్రమ లేకపోతే బరువు పెరుగుతాం మానసిక ఆరోగ్యం వ్యాయామం లేకపోతే మానసిక ఒత్తిడికి నిరాశ పెరుగుతాం రోగనిరోధక శక్తి తగ్గడం శారీరక శ్రమ లేకపోతే ఇమ్యూన్ సిస్టం బలహీనం అవుతుంది